మా తోటలో అన్ని రకాల మొక్కలు కూడా అల్రెడీ నేను వేసాను అవి మా ఇంటి దగ్గరలో నర్సింగ్ ఉంది నర్సింగ్ ఫామ్లో ప్రతి ఒక్క మొక్క కూడా పెద్ద పెద్ద ట్రక్కులతో లారీలతో తెచ్చి పెడుతు ఉంటారు నేను అందులో అన్ని రకాల మొక్కలు చూడని మొక్క అంటు లేదు నేను అన్ని మొక్కలు కూడా అందులో చూసాను అవన్నీ కూడా నేను ప్రతిమొక్క అన్ని రకాల మొక్కలు కూడా నేను తెచ్చి మా గార్డెనింగ్లో నేను వేస్తు ఉంటాను మొక్కలతో ముచ్చట్లు అన్నది చాలా ఇంపార్టెంటు నాకైతే చాలా ఇష్టం అలాగే మొక్కలకి నీళ్ళు పోసుకోవడం అవి పూసిన తర్వాత హార్వెస్టింగ్ చేసేటప్పుడు మన కళ్ళలో మన మాటలలో వచ్చే ఆనందం చెప్పలేనిది అలాగే పెద్ద పెద్ద మొక్కలు మనం తేనప్పుడు నేను బండి కానీ లేదంటే ఆటో కానీ నేను తీసుకుని వెళ్తాను ఒక్కసారి మనం తెచ్చుకుంటే చార్జెస్ అవి కూడా మిగులుతాయి అని అలాగే మనం కింద వేసే మొక్కలు పెద్దగా ఎదిగే మొక్కలు కింద వేసుకోవాలి చిన్న చిన్నవి గుబురుగా అలా అక్కడక్కడికి వచ్చేవి మన కుండీలో పెట్టుకుని మన టెర్రస్ మీద కూడా పెట్టుకోవచ్చు అలాగే నర్సింగ్ ఫామ్లో చాలా వరకు ఉంటాయి గార్డెనింగ్ చేసుకునే మొక్కలు డెకరేటివ్ కానీవ్వండి రోసెస్సు మల్లె మొగ్గలు అలాంటివి అన్నీ పాదులు అలాంటివి అన్నీ కూడా దొరకాలేనిది అంటు ఏది ఉండదు మాకు ఇంటి దగ్గర మాత్రం చాలా మంచి నర్సింగ్ ఫామ్ ఉంది మంచి రీజనబుల్ రేట్స్లో మాత్రం ఇస్తు ఉంటారు వాళ్ళు